నేను ఎక్కువగా చిన్నప్పటినుంచి యోగా అనేది నేర్చుకుంటాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగ చేస్తూ ఉంటాను అదే విధముగా యోగ గురించి నేను ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాను ఇందులో యోగా ఆసనాలు గురించి వివరించి ఉంది అదే విధముగా ఎక్కువగా సోషల్ మీడియా లోనూ యూట్యూబ్ లోనూ ఇంస్టాగ్రామ్ లోనూ కూడా వీటి గురించి ఎక్కువగా ప్రకటనలు ఉన్నాయి అదేవిధంగా గూగుల్ లో వీటి గురించి వీడియోలు ఆసనాలు ఎక్కువగా కంటికి కనిపిస్తాయి వీటి ద్వారా నేను నేర్చుకున్న దాని కన్నా వీటికి చూసి నేను ఇంకా ఎక్కువగా నేర్చుకున్నాను ఎక్కువగా యూట్యూబ్ లో ఇవి చూస్తూ ఉంటాను చూసి రోజు కొత్త కొత్త నేర్చుకుంటూ ఉన్నాను రోజు చేస్తూ ఉంటాను అలానే సూర్యాసనం చేసినప్పుడు నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది